వండేటప్పుడు వండేటప్పుడు బేసిక్గా ఏం చేస్తాం మన దగ్గర అంటే మనం ఇప్పుడు ఒక వంటకు చికెన్ వండుదాం అని కూర్చున్నామనుకో మనకు కావాల్సినయి లైక్ మసాలలు కానీ చికెన్ ఫ్రెష్గా ఉన్నదా లేదా చూసుకుంటాను ఫస్ట్ దానికి సరిగ్గా ఉప్పు కారం పసుపు మసాలా అల్లం ఇవన్నీ సరిగ్గా పట్టేటట్టు దానికి పూసాన లేదా అని చూసుకుంటాను దాని తర్వాత ఇంకేంటిది ఆయిల్ ఆయిలు అన్ని దగ్గర పెట్టుకున్నాన ఎట్లున్నది ఏం స్మెల్ ఎట్లా వస్తుంది ఓకేనా కారం ఎంత వెయ్యాలి ఉప్పు సరిపోయిందా గ్యాస్ ఎక్కడా నీటుగా ఉన్నదా అంత అన్నీ చూసుకుంటాను అన్ని జాగ్రత్తలు చుట్టుపక్కల అంతా ఒకేనా దాని మీద ఎమన్నా జెర్మ్స్ లాంటివి ఉన్నాయా చూసుకుంటాను మంచిగ నీటుగా గిన్నె కడుక్కుంటాను కలపడానికి గరిట నీటుగా కడుక్కుంటాను మంచిగా ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ తీసుకుంటాను తీసుకున్న తర్వాత నార్మల్గా అంటే రుచి ఎక్కువ తక్కువ ఐ మీన్ ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ కాకుండా అట్లని మరీ తక్కువ కాకుండా నార్మల్గా చూ ఉండేటట్లు చూసుకుంటాను చిన్నపిల్లలు ఉన్నరనుకో కొంచం కారం తక్కువ వేసుకుంటాం లేకపోతే ఎందుకంటే వాళ్ళు తినరు తినకపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా పిల్లలు తినకపోతే కాబట్టి అలా చేస్తాం ఇక పెద్దమనుషులునప్పుడు వాళ్ళకి కూడా కొంచం కారం తక్కువ తినే అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళకోసం కూడా కొంచెం కారం తక్కువ వేస్తాం ఇంక జాగ్రత్తలు అంటే నార్మల్గా కర్రీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడం కింద గ్యాస్ బందు చేయడం ఇట్లాంటివి కంపల్సరీ ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నరు ఇంట్లో మళ్ళీ అది కాకుండా వాళ్ళకి ఏమి తెలీయదు స్టవ్ అటు ఇటు ముట్టించినారనుకో ప్రాబ్లం అని చిన్నపిల్లని గ్యాస్ దగ్గరికి రానీవ్వము అంతే